ఒక సామాన్య మనుషులు బీద కుటుంబంలో పుట్టిన వాళ్ళు సొంత ఇల్లు లేకపోతే అద్దె ఇంట్లో ఉంటున్నారు ఆ అద్దె యొక్క ఎంత అంటే ఐదు వేల నుండి పది వేలు వరకు ఉంటుంది అందులో పిల్లలకి చదువుకోవడానికి చదువుకి ఫీజులు కట్టాలి అవన్నీ చాలా ఇబ్బంది అయిపోతుంది అదే మనకు ఒక ఉద్యోగం ఉండి అలాగే ఒక రెంట్ హౌస్లో ఉన్న సరే మనకు రెంట్ అనేది అంత ఇబ్బంది అనేది ఉండదు చదువుకునే ఉ చదువుకునే టైంలో రెంట్లు కట్టుకోవటం వల్ల అటు చదువుకి ఇబ్బంది అవుతుంది ఇటు రెంట్కి ఇబ్బంది అవుతుంది బీదవాళ్ళకి అదే ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం ఉంటే పిల్లలకి వాళ్ళు అద్దె కట్టుకోవటానికి సులువుగా ఉంటుంది